నమస్తే మేడమ్ నమస్తే మేడమ్ రమ్మన్నారు కదా మేడమ్ చెప్పండి అవును మేడమ్ జరిగింది మేడమ్ అంటే కొద్దిసేపు చదువుతాడు మేడమ్ ఇంకా తర్వాత ఇంకా ఆడుకోడానికెళ్ళిపోతాడు ఎంతచెప్తున్నా వినడు ఇంకా అవునా మేడమ్ ఎంతొచ్చింది మేడమ్ అయో నేను కూడా చెప్తున్నాను మేడమ్ వినట్లేదు నా మాట అల్లరి చేస్తన్నాడా మేడమ్

ఇ ఇంట్లో కూడ అలాగే ఉంటున్నాడు మేడమ్ నేనూ చెప్తున్నాను అయినా మాట వినట్లేదు ఇంక మీరు కూడా చెప్పండి మేడమ్ స్కూల్లో చదివిస్తున్నాను మేడమ్ మీరే భయం కూడా భయం చెప్పండి మేడమ్ ఉంటాను మేడమ్